తెలుగు భాషని కాపాడటానికి ప్రోత్సహించడానికి జరుగుతున్న ప్రయత్నాలు చాలా ఉన్నాయి వాటిలో తెలుగు భాషను నేర్పడానికి మరియు ప్రోత్సహించడానికి చాలా పాఠశాలలు మరియు కళాశాలలు ఉన్నాయి ఈ పాఠశాలలు తెలుగు భాష మరియు సాహిత్యం పై శిక్షణ ఇస్తాయి మరియు తెలుగు భాషను ప్రోత్సహించడానికి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తాయి తెలుగు భాషను కాపాడడానికి మరియు ప్రోత్సహించడానికి చాలా తెలుగు భాష సంఘాలు ఉన్నాయి ఈ సంఘాలు తెలుగు భాష కార్యక్రమాలు నిర్వహిస్తాయి తెలుగు భాషా పత్రికలు మరియు పుస్తకాలను ప్రచురిస్తాయి మరియు తెలుగు భాష విషయాలపై అవగాహన పెంచడానికి ప్రచారణ చేస్తాయి తెలుగు భాష మీడియా తెలుగు భాషను ప్రోత్సహించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది తెలుగు భాష వార్తలు టెలివిజన్ కార్యక్రమాలు సినిమాలు మరియు పాటలు తెలుగు భాషను ప్రోత్సహించడంలో సహాయపడతాయి ఈ ప్రయత్నాలతో పాటు తెలుగు భాషను కాపాడడానికి మరియు ప్రోత్సహించడానికి ప్రజలు కూడా కొన్ని విషయాలు చేయవచ్చు తెలుగు భాషని కాపాడడానికి ఉత్తమ మార్గం తెలుగులో మాట్లాడడం మనం ఎప్పుడైనా సాధ్యమైనప్పుడు తెలుగులోనే మాట్లాడాలి తెలుగు భాషా కార్యక్రమాలకు హాజరు అవ్వాలి హాజరు అవ్వడం ద్వారా మనం తెలుగు భాష పై మన అవగాహనను పెంచుకోవచ్చు మరియు తెలుగు భాషను ప్రోత్సహించడానికి సహాయపడవచ్చు జనం తెలుగు భాషప్రోత్సహించడంలో అధిక స్థాయిని చూపుతారు వారు మాట్లాడుతూనే ప్రోత్సహించడానికి తోడ్పడతారు